నేను నేను ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను గుడ్ మార్నింగ్ మా స్కూల్లో టూర్కి వెళ్తున్నాం మ్యాడమ్ మీ బాబుకి తీసుకుపోతాం మీ బాబు మంచిగా చేస్తారు తీసుకుపోతాం అని మీకు చెప్పడానికి ఫోన్ చేసాను క్యాబ్ మా స్కూల్లో అడి అనంతగిరి హిల్స్కి తీ తీసుకుపోతున్నారు మీ బాబు మంచిగా చదువుతారు కదా తీసుకుపోతాం అని మీకు ఫోన్ చేసినారు కాదు అక్కడ పోతే మీ బాబుకి ఏమి ఉన్నాయి తెలుస్తుంది

కాదు స్కూల్లో పాటలు పోటీలు కూడా ఉంది కదా మీ బాబు చాలా మంచిగా పాడుతాడు అందుకోసం మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను కాదు చదువులో అవుతుంది కదా అది కూడా మంచిగా అది మళ్ళీ మళ్ళీ రాదు కదా అవకాశం మీ బాబు మంచిగా చదువుతాడు అందుకోసం ఒక అవ ఒక అవకాశం ఇస్తున్నారు ఏ ఏమి కాదు మేము ఉంటాం కదా ఏం కాదు మీ బాబుకి మేము చూసుకుంటాం చెప్పండి మీ ఇంట్లో మీ ఆయనకి చెప్పి ఫోన్ చేయండి మాకు అయితే అలాగే